ఒకటి ఆరు రెండువేల పద్దెనిమిది పద్నాలుగు ఎనిమిది రెండువేల తొమ్మిది ఒకటి పది రెండువేల ఏడు ఇరవై నాలుగు నాలుగు రెండువేల ఇరవై ఒకటి అయిదు రెండు వేల రెండు